నాకు మా ఆంధ్ర ప్రదేశ్లో సంక్రాంతి పండగా అనేది చాల అంటే చాల బాగా జరుపుకుంటాము నాకు ఈ సంక్రాంతి పండుగ అని అంటే చాల ఇష్టం సంక్రాంతి పండుగ రోజు పొద్దున్నే లేవడం ముగ్గులు వేయడం కలర్ కలర్స్ రంగు రంగుల ముగ్గులు వేసి అందులో కలర్స్ నింపడం పండుగ రోజు కొత్తగా పెళ్ళి అయిన జంటలని పిలవడం ఆ కూతుళ్ళని అల్లుళ్ళని పిలవడం చుట్టాలందరిని పిలవడం సంక్రాంతి పండగ రోజు మా దగ్గర కోడి పందాలు ఇంటికి గోమాత రావడం జరుగుతుంది ఈ కోడి పందాలలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళి పాల్గొనడం జరుగుతుంది చాల బాగా అంటే చాల బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది ఈ సంక్రాంతి పండగ స్పెషల్ ఏమిటి అంటే అప్పాలు చేసుకుంటారు ఎక్కువగా గారెలు సకినాలు మురుకులు లడ్డులు అన్ని రకాల అప్పాలు చేసుకోవడం జరుగుతుంది మంచి మంచి వంటకాలు చేసుకోవడం జరుగుతుంది సంక్రాంతి రోజు అందరితో కలిసిమెలిసి ఉండి సంతోషంగా ఉండడం అనేది నాకు చాల అంటే చాల ఇష్టం అందరు సంక్రాంతి పండుగ రోజే కలుసుకుంటూ ఉంటాము మేము ఆ సంక్రాంతి పండుగ రోజు మంచిగ ఇంటి ముందు తెల్లవారుజామునే లేచి ఇంట్లో దీపాలు ముట్టించుకొని ఇంటి ముంగిట కల్లాపు చల్లి మంచిగా రంగు రంగుల ముగ్గులు వేసి అందరం కలిసి గోమాతకి ప్రసాదం పెట్టేసి మేము ఇంట్లో పండగ అనేది జరుపుకోవడం జరుగుతుంది గొబ్బెమ్మలు పెడుతాము ఇవన్నీ ఇవి అంటే నాకు చాలా ఇష్టం ఈ పండగ అంటే మా దగ్గర ఇది చాలా స్పెషల్ అన్నట్లు